విశాఖపట్టన ప్రాంతంలో స్థానిక క్రీడా కార్యక్రమాలను నిర్వహించగల అనేక స్టేడియంలు మైదానాలు మరియు పెద్ద మైదానాలు ఉన్నాయి రాజీవ్ ఇండోర్ స్టేడియం ఐదు వేల మంది వ్యక్తులతో కూడిన పగలు ప్రయోజన ఇండోర్ అరేనా ఇది నగరం నది బొడ్డున ఉంది మరియు ప్రజా రవాణా ద్వారా సులభంగా చేరుకోవచ్చు ఈ స్టేడియం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్టోర్స్ క్లబ్ మరియు ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్పోర్ట్స్ క్లబ్తో సహా అనేక విభిన్న క్రీడా జట్లకు నిలయంగా ఉంది ఇది కచేరీలు వాణిజ్య ప్రదర్శమనలు మరియు సమావేశాలు వంటి అనేక ఇతర ఈవెంట్లకు కూడా ఉపయోగించబడుతుంది పిపిటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది స్టేడియం ఇండోర్ స్టేడియం స్విమ్మింగ్ పూల్ మరియు టెన్నిస్ కోర్ట్తో సహా అనేక విభిన సౌకర్యాలతో కూడిన పెద్ద క్రీడా సముదాయం ఈ సముదాయం నగరం శివారులలో ఉంది మరియు బస్సు లేదా కారు ద్వారా చేరుకోవచ్చు ఈ స్టేడియం విశాఖపట్నం ఫుట్బాల్ క్లబ్లకు నిలయం మరియు అనేక ఇతర క్రీడా కార్యక్రమాలకు కూడా ఉపయోగపడుతుంది విశాఖపట్నం ప్రాంతంలో స్థానిక క్రీడా కార్యక్రమాలు నిర్వహించగల అనేక స్టేడియంలు మైదానాలు మరియు పెద్ద మైదానాలతో ఇవి కొన్ని మాత్రమే ఈ వేదికల సౌబల్యం మారుతూ ఉంటుంది అయితే చాలావరకు ప్రజా రవాణా ద్వారా సులభంగా చేరుకోవచ్చు